హలో హలో నేను చెప్పు చెప్పులు తీసుకోవాలి అనుకుంటున్నాను చూపిస్తారా కొంచెం మాకు హీల్స్ చూపించండి

ఫస్ట్ అయితే మోడల్ చూపించండి తర్వాత కలర్ చూస్తాం ఇది కొంచెం సైజు పెద్దది ఇవ్వరా కలర్ బ్లాక్ ఉందా దీంట్లో ఈ సైజులో ఇంకా మోడల్స్ ఏమన్నా ఉంటే చూపించండి ఏ కలర్ అయిన ఏమి కాదు ఓకే ఎంత ఇవి ఫైవ్ హండ్రెడ్ కొంచెం తగ్గించండి త్రీ హండ్రెడ్కి ఇవ్వండి ఇంకా కట్ షూ ఉన్నాయా మీ దగ్గర కట్ షూ షూస్ ఎంత ప్రైస్లో ఉన్నాయి అవి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో లేవా అండి ఒకసారి చూపించరా కొంచెం ఇంకా వేరే లేవా బ్రౌన్ కలర్లో సేమ్

ఓకే ఎంత అవి త్రీ హండ్రెడ్కి ఇవ్వండి త్రీ హండ్రెడ్కి ఇవ్వండి త్రీ ట్వంటీ త్రీ హండ్రెడ్కి ఇవ్వండి ఇంక వస్తుంది కానీ ఓకే